నాకు తెనాలి రామ్కృష్ణ పుస్తక సిరీస్ అంటే నాకు చాలా ఇష్టము ఆయన ఒక వికటకవి ఆయన జ్ఞానాన్ని ఇస్తాయి అన్ని విధాలుగా ఆయన పుస్తకం చదవటం వల్ల చాలా లోకజ్ఞానం తెలుస్తుంది